చిన్నప్పుడు నుంచి నాకు ఒక కల ఉండేది నేను ఒంటరిగా ఎక్కడైనా వేరే వేరే వేరే ప్రదేశంలో తిరగాలి వేరే వేరే రాష్ట్రంలో వెళ్ళాలి ఒంటరిగా చేయాలని అనుకున్నాను నేను ఎట్లంటే ఒక సంఘటన సంఘటన నాతో ఏతో జరిగినా అది నేను ఒ ఒంటరిగానే ఒంటరిగా ఒంటికే ప్రయాణం చేసినా నేను నా సొంత బండి బైక్ మీద నేను ఒంటరిగా మా ఒంటరిగా ప్రయాణం చేసినా ప్లేస్ వచ్చేసి హైదరాబాదు నుంచి నేను నా ట్రావెల్ అనేది నేను స్టార్ట్ చేశాను హై హైదరాబాదు నుంచి డైరెక్ట్ ఢిల్లీ వరకు నేను ఇలా పోవాలని ఒంటరిగా ప్లా నాకు చిన్నప్పటినుంచే కల ఉండే నేను ఇట్లా తిరిగాలని సో ఈ ఈ మ హైదరాబాదు నుంచి ఢిల్లీ వరకు జ జరిగిన మొత్తము అనుబంధం ఏదైతే ఉందో అనుభవం చాలా చాలా చాలా మంచిగా నాకు అనిపించింది నిజం చెప్పాలంటే నా జీవితంలో అన్నిటికంటే నాకు నచ్చింది ఇదే చెప్పా చెప్పా చెప్పా చెప్పాలంటే ఎలా అయితే నేను హైదరాబాదు నుంచి ఓన్లీ నా బైక్ మీద నా బ అదే నా బండి మీద తీసుకొని నేను ఒక అవసరం ఉన్న సామాన్లు అన్నీ తీసుకొని ఇంకా మధ్య ఫస్ట్ నేను హైదరాబాదు నుంచి బయలుదేరాను సింగల్ రూటు తీసుకొని ఇంకా మధ్య మధ్యలో నేను చాలా రకరకాలుగా ప్లే రాష్ట్రంలో తిరిగినాను రకరకాలు మనుషులని కలిశాను అల్లాక వాళ్ళ కల్చర్తో మీట్ అప్ కలిసినా ఇంకా వాళ్ళ ఎలా అయితే కొందరు పెద్ద ఎట్లానో జీవిస్తున్నారు ఇట్ల ఇట్ల కొత్త కొత్త జంతువులని చూసినా కొత్త కొత్త మంచి చె చెట్లలో పోయాను చాలా నాది ఏదైతే నిజ నిజం చెప్పాలంటే నా నా జీవితంలో అన్నిటికం అన్నిటికంటే నాకు నచ్చింది అన్నిటికంటే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అంటే ఇదే నా ఒంటరి ఒంటరిగా నేను ప్రయాణం చేయడం అన్నిటికంటే నాకు బాగా నచ్చిన ఏదంటే ఏ నేను ఒంటరిగా ఒంటరిగా పోయేటప్పుడు నాకు మధ్య మధ్యలో పిల్లలు నాకు సహాయం చేయని అ అడుగుతారు ఇంకోటి నేను చాలా చాలా కొత్త కొత్త జ కొత్త కొత్త కొత్త కొత్త ప్లేసెస్లో విజిట్ చేయడం ఇంకోటి చె ఇంకోటి చెప్పాలంటే కొ రోటీన్ కాకుండా న్యూ న్యూ ప్లే న్యూ ప్లేసెస్కి పోవడం ఇంకా ఎప్పుడైతే నేను డ ఢిల్లీ అదే నా రీచ్ అక్కడ వచ్చిన త అక్కడ వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అక్కడ నేను ఒంటరిగా వెళ్ళిన తర్వాత నాకు చాలా ఆనందం కలిసి కలిసొచ్చింది ఇంకోకటి మధ్యలో కొంచెం కొంచెం నాకు బాధ కూడా ప్రాబ్లమ్ కూడా నాకు వచ్చింది ఏద ఏదంటే కొంచెము బండి నాది ఇబ్బ ఇబ్బంది పెట్టడము లేకపోతే సడ వర్షం రావడము ఇంకా చాలా జరిగినాయి కానీ అన్నీ నాకు ఇదంతా అనుభ అనుభవిస్తే నాకు చాలా మంచిగా అనిపించింది ఒక మంచి మంచి న్యాయంతోని నేను ఇది నా జీవితమంతా గుర్తుండేటి అతని నా ఒంటరిగా ప్రయాణం చేసాను నాకు చాలా మంచిగా అనిపించింది ఇంకోటి నేను నా ఎప్పుడైతే నా ఎప్పుడైతే నా ప్రయాణము ఢిల్లీకి స్టాప్ అయ్యింది అక్కడి నుంచి నేను ఢిల్లీ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్దాం అనుకున్నాను కానీ నా దగ అంత పైసలు లేకుండే మా కొంచము ట్రబుల్ అప్పుడు నాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది దానివల్ల నేను ఆ ట్రిప్ అనే ఆ ఆ ఆ ట్రిప్ అనేది కొంచెం లేట్ లైక్ లేటుగా చేసుకున్నాను ఇంకోకటి మళ్ళీ నాకు ఒకవేళ అవసరం అవసరం వచ్చిందంటే నేను మళ్ళీ నా లైఫ్లో ఇంకొకసారి ఒంటరిగా ట్రావెల్ చెయ్యాలని అనుకుంటున్నాను ఇంకోకటి నేను నాకు వచ్చిన ఒంతోని నేను చెప్పబోయే ఏందంటే అందరూ అందరూ ఓ తన లైఫ్లో ఒక ఎవరో ఒకసారి పక్కాగా ట్రావెల్ చేయాల్సిందే ఇంకా ఏదైతే అనుభవం నాకు కలిసొచ్చిందో అదంతా మీ మీకు షేర్ చేశాను చెప్పాను చాలా చాలా చాలా ఆనందం ఉంటుంది ఎప్పుడైతే మీరు అన్నీ మీ మీ సమస్యలు మీ బాధలన్నీ పక్కన పెట్టేసి జస్ట్ మీరు నీ మీరు మీ మీ లగేజ్ మీ ట్రావెల్ జస్ట్ మేము ఎంజాయ్ చేస్తే మీకు చాలా చాలా చాలా ఆనందం వస్తుంది ఒకసారి చెయ్యాలి మన లైఫ్లో అందరం ఒకసారి చెయ్యాలి